నేను ఆలోచించుకుంటే డ్రాయింగ్ మొదలుపెట్టినప్పుడే మనసులో చాలా అనిపిస్తుంది రచనాత్మకత అభివ్యక్తి కవిత్వం వంటి వాటిని చిత్రంలో చూపించగలగడం ఒక ప్రత్యేక అనుభవం డ్రాయింగ్ అనేది ఒక కథ చెప్పడానికే కాదు మనం భావిస్తున్న దానిని కాగితం మీద పెయింట్ చేయడం వంటిది అది కొంత సమయం అవసరం కానీ ఒకసారి చేర్చినప్పుడు అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నా పట్ల డ్రాయింగ్ అనిపించడానికి ప్రధాన కారణం అది ఒక కొత్త దృష్టిని ఇవ్వగలుగుతుంది విజువల్ ఆర్ట్స్ అనేది మన స్వంత భావాలను మన ప్రపంచాన్ని వ్యక్తపరచడానికి మంచి మార్గం దానివల్ల మనం భావోద్వేగాలను ఆలోచనలను ఇతరులకు తెలియజేయగలుగుతాము నా ఇష్టమైన కళాకారుడు పికాసో అతని కళలలో నాకు చాలా ప్రేరణ వస్తుంది ముఖ్యంగా అతని క్యూబిజమ్ శైలీ అతనికో అనేక దృక్పతాలతో చూసే అభివ్యక్తి చేయగలుగుతున్న రీతిని నేను చాలా ఇష్టపడుతున్నాను